హలో అవునవును

అంటే కాఫీస్ ఏముంటాయ్ స్పెసిఫిక్గా ఓకే ఓకే సో యావరేజ్ ప్రైజింగ్లోనా ఏమన్నా ఉందా మీ ఇష్టం ఓకే కాంబోస్ కూడా అవైలబుల్ ఉన్నాయంటారా సరే మేము విజిట్ అయ్యి నాకు ఒకసారి నేను విజిట్ అవుతాను మళ్ళీ ఒకసారి ఒకే పరవాలేదు అచ్చ సో కెఫే టైప్ అనమాట ఓకే సరే టైమ్ చూసుకుని మేము ఇక్కడ విజిట్ అవుతాము